నా పేరు సౌమ్య నేను కోనసీమ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను టెక్నాలజీలో వృద్ధి నా జీవితాన్ని అనేక విధాలుగా మార్చింది ముందుగా టెక్నాలజీ నాకు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడింది నాకు స్మార్ట్ ఫోన్ ఉందని నేను ఇంటర్నెట్కి యాక్సెస్ చేయగలను అని నాకు తెలియకపోతే నేను నా గ్రామం వెలుపల ఏమి జరుగుతుందో ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని నేను వార్తలు వినోదం మరియు ఇతర సమాచారాన్ని అక్సెస్ చేయగలను నేను నా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా సంబంధాలు నిర్వహించగలరు రెండవది టెక్నాలజీ నాకు జీవితాన్ని సులభతరం చేసింది నేను స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి టికెట్లు హోటల్ బుకింగ్లు బ్యాంకింగ్ పేమెంట్లు మరియు షాపింగ్ చేయగలను ఈ సేవలన్నీ నాకు ముందు చాలా ఖరీదైనవి మరియు సమయం తీసుకునేవి మూడవది టెక్నాలజీ నాకు కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడంలో సహాయపడుతు పడింది నేను ఆన్లైన్ కోర్సులు మరియు టూటోరియల్ ద్వారా కొత్త విషయాలను నేర్చుకోగలను నేను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కూడా కనెక్ట్ అవ్వగలను మరియు వారి నుండి కొత్త విషయాలను నేర్చుకోగలను నేను స్మార్ట్ ఫోన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాను నేను దాన్ని ఫోన్ కాల్ టెక్స్ట్ మెసేజ్లు ఈమెయిల్లు మరియు సోషల్ మీడియా కోసం ఉపయోగిస్తాను నేను దాన్ని న్యూస్ వెబ్సైట్లు మరియు యాప్లు చదవడానికి ఉపయోగిస్తాను నేను దాన్ని ఫోటోలు మరియు వీడియోలను తీయడానికి స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాను నేను గేమ్లు ఆడటానికి మరియు మ్యూజిక్ వినడానికి కూడా ఉపయోగిస్తాను టెక్నాలజీ కారణంగా నాకు నా జీవితాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడానికి మరియు నా సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశం లభించింది నేను టెక్నాలజీ యొక్క భవిష్యత్తు గురించి ఉత్సాహంగా ఉన్నాను మరియు ఇది నాకు నా కమ్యూనిటీకి మరింత సహాయపడుతుందో చూడాలని అనుకుంటున్నాను టెక్నాలజీ కారణంగా మరింత సులభం అయ్యింది